నేను ఢిల్లీకి వెళతాను ఎందుకంటే ఢిల్లీలో మన ఇండియన్ గేట్ ఉంటుంది ఇంకోకటి రెడ్ ఫోర్ట్ ఉంటుంది ఇంకోకటి తాజ్మహల్ ఉంటుంది తాజ్మహల్కి వెళతాను ఆగ్రాకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్కి వెళతాను తాజ్మహల్ ప్రక్కన కృష్ణానది ఉంటుంది తాజ్మహల్ని ఒక ప్రేమికుడు తన ప్రియురాలు కోసం పాలరాతితో తాజ్మహల్ కట్టాడు అలా చాలా చక్కగా కట్టాడు అందంగా కట్టాడు చాలా చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది తాజ్మహల్కి పోతూ పోతూ ఉండగా తాజ్మహల్కి కొంచెం ఒక కిలోమీటర్ దగ్గర కృష్ణానది ఉంటుంది కృష్ణానది చూడ చూడటానికి చాలా మంది వస్తారు కానీ కొంచెం భయమవుతుంది ఎందుకంటే కృష్ణ నది కదా అది పోయి అక్కడ ఫొటోస్ గీటోస్ అవి ఇవీ దిగితే చాలా మంది స్కిప్ అయి చనిపోయారు అందుకే కొంచెం భయమవుతుంది అక్కడికి వెళ్ళడానికి అందుకే నేను తాజ్మహల్ వెళతాను ఇండియన్ గేట్ దగ్గరకి వెళతాను ఇండియన్ గేట్ చూడటానికి వెళతాను ఇండియన్ గేటు ఎప్పుడూ చూడలేను కాబట్టి చూ చూస్తాను తాజ్మహల్ దగ్గర ఎక్కువ కొంచెం ఎక్కువ స్పెండ్ చేసారు ఎందుకంటే చాలా చక్కగా అందంగా చాలా బాగుంది అసలు తాజ్మహల్ని కట్టాలన్న ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో కానీ చాలా మంచి ఆలోచన తాజ్మహల్ కూల్ కులీకుతుబ్షాలు వాళ్ళు అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ కింగ్డమ్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఆయన తన ప్రియురాలు కోసం ఏదో ఒక బహుమానం ఇవ్వాలని మన ప్రేమికుడు ప్రియురాలి కోసం పాల రాతితో తెల్లగా మొత్తం తెల్లగా ఉంటుంది తాజ్మహల్ తాజ్మహల్ని కట్టి తనకి గిఫ్టుగా ఇస్తారు బహుమానంగా ఇస్తారు తను కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది నా కోసం ఇంత చేసాడని ఆమె చనిపోయాక ఆమెని ఆమె సమాధి అందులోనే చేసాడు ఇంకా తాజ్మహల్ మాత్రం చూడటానికి చక్కగా అందంగా చూడ ముచ్చటగా ఉంటుంది మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి నేనైతే ఢిల్లీకి వెళ్ళి తాజ్మహల్ని చూసి ఇండియా గేట్ని చూసి మన రెడ్ ఫోర్ట్ని చూసి వస్తాను థ్యాంక్ యూ